బాగున్నాను బాగున్నాను నువు బాగున్నావా బాగానేఉంది మావ మన జగన్ మోహన్ రెడ్డి అవన్నీ చేస్తూ ఉన్నాడు నలభై సంవత్సరాలైతే పెన్షను అరవై వయసు వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు నలభై సమాత్సరాలోస్తే పద్దెనిమిది వేలు డబ్బులు ఇస్తున్నాడు విధవులకి అంతా పెన్షన్ ఇస్తున్నాడు

ఇచ్చారు ఇచ్చారు రైతు భరోసా కూడా పడుతుందంట

బస్సులో ఆధార్ కార్డు చూపిస్తే హాఫ్ టికెట్ అంటా

సరే సరే సరే మావా